పర్యాటకం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అనేక విధాలుగా సహాయపడుతుంది పర్యాటకులు హోటళ్లు రెస్టారెంట్లు రవాణా మరియు ఇతర సేవల కోసం ఖర్చు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఈ వ్యాపారులకు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించడానికి మరియు స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది ఇది స్థానిక కళాకారులకు మరియు చేతివృత్తుల వారికి వారి ఉత్పత్తులను విక్రయించడానికి మరియు వారి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి సహాయపడుతుంది పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది పర్యాటకులు రోడ్లు రవాణా మరియు ఇతర సౌకర్యాలను ఉపయోగిస్తారు ఇది స్థానిక ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది పర్యాటకులు స్థానిక సంస్కృతి మరియు ప్రజల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మరియు స్థానికుల ప్రజలు ఇతర సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది